మేము మా ప్రాంతంలో ఎక్కువగా అడవిల్ అడవులు ఉన్నాయి అడవిలోతో పాటు ఎక్కువగా గుట్టలు కొండలు ఉన్నాయి ఆ గుట్టలలో ఎక్కువ ఎలుగుబంట్లు ఉంటాయి ఎలుగుబంట్లుతో కాకుండా గుడ్డెలుగులు ఉంటాయి గుడ్డెలుగులు ఇంకా నెమలిలు ఉంటాయి వర్షం వచ్చినప్పుడు ఆ నెమలిలు కిందికి వచ్చి నాట్యం చేస్తుంటాయి కోతులు కూడా వస్తుంటాయి ఇప్పుడు మా గ్రామంలోకి అడవుల నరికేయడం వల్ల కోతులు కూడా ఎక్కువగా వస్తున్నాయి కుందేలు కూడా ఉంటాయి మా గ్రామంలో ఎక్కువ చిత్తడి నేలలు ఉంటాయి చిత్తడి నీళ్ళల్లో ఎర్రని నీళ్ళల్లో ఎక్కువగా ఉంటాయి మా మా ప్రాంతంలో ఎడారులు అస్సలు లేవు మొత్తం అటవీ ప్రాంతం అటవీ ప్రాంతంతో పాటు ఇల్లులు ఉన్నాయి మా అటవీ మా అడవి ప్రాంతంలో ఎక్కువగా జలపాతాలు ఉంటాయి కొండల నుంచి జలపాతాలు కారుతూ ఉంటాయి నీళ్లు వస్తుంటాయి అక్కడ ఎక్కువ మాకు కోతులు ఎక్కువగా కనిపిస్తాయి గుడ్డెలుగులు ఎక్కువ కనిపిస్తాయి నెమలీలు ఎక్కువ కనిపిస్తాయి జింకలు జింకలు కూడా ఎక్కువగా కనిపిస్తాయి దీనివల్ల మేము వాటిని చూసుకుంటూ ఎక్కువ ఆహ్లాదం పొందుతాము ఎక్కువ సీతాఫలకాయ చెట్లు ఉంటాయి జామకాయ చెట్లు ఉంటాయి అడవి ప్రాంతంలో చి అన్ని రకాల చెట్లు ఉంటాయి ఇంకా అడవులలో అటు లోపలికి లోపలకి అడవిలో ఎక్కువ చిరుతపులులు కూడా ఉంటాయి పెద్దపెద్ద అరణ్యంలో